నేను హాస్టల్ లో అది ఉన్నప్పుడు మా స్నేహితులతో మేము వంటలు అయి వండుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించి ఎందుకంటే మేము వంట చేసినప్పుడు చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళం ఎప్పుడు లేని సమయం మేము వంట చేసినప్పుడు ఎక్కువ సమయం దొరికేది ఎందుకంటే ప్రతిసారి బిజీ బిజీ అనుకున్నప్పుడు వంటగదిలో ఒక్కసారి మేము కలుస్తాం ఒకరు కూరగాయలు కట్ ఒకరు వండడం ఒకరు కడగడం అవన్ని పనులు జరుగుతుంది దానివల్ల అందరూ వంటగదిలో ఉండడం వల్ల మేము చాలా ఆనందంగా మాట్లాడుకోవడం జరుగుతుంది చాలా కబుర్లు చెప్పుకుంటాము చాలా సంతోషంగా అనిపిస్తాం ఒకరి బాధ ఒకరు పంచుకుంటాము ఒకరి ఆనందమును ఒకరు పంచుకొని చాలా ఆనందంగా గడుపుతాము ఇప్పుడు అంటే వంట చేసుకొని మేము ఉంటాము వంట గదిలో ఉంటాము మాకు చాలా అనిపిస్తుంది ఒకొక్కరు చాలా తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాము అలాగా కలిసి ఉండడం వల్ల మాలో మాకు అన్యోనత పెరుగుతుంది ఎందుకంటే వంట గదిలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఒకరికి ఒకరు చాలా బాగా తెలుస్తుంది చాలా కబుర్లు చెప్పుకుని చాలా సంతోషంగా ఉంటాము